స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా ఆక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అదే విధంగా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంక్లు ఎక్కువగా ఉన్నాయి ఇందులో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా బ్యాంక్ ఆక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో కూడా మనము రుణాలు తీసుకోవడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది ఇవి మనకు తక్కువ వడ్డీకే

ఎక్కువగా అమౌంట్ను ఇస్తూ ఉంటాయి యూనియన్ బ్యాంక్ అయితే పంట రుణమాఫీ కూడా మనకు ఉంటాయి మనకి పంట లోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి క్రాప్ లోన్స్ ఇవి ఎకరానికి లక్షన్నర రూపాయలు ఇస్తుంది అధికంగా కాబట్టి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంక్లు మనకు ఎక్కువగా అందరికి అందుబాటులో మంచి తక్కువ ఇంటరెస్ట్తో అందరికి అందుబాటులో ఉన్నాయి